మాట్లాడే తెలుగుకి రాసే తెలుగుకి మధ్య చాలా తేడా ఉంది మాట్లాడే తెలుగు మాట్లాడే తెలుగులో ప్రకృతి ప్రకృతి భాష యాస ఉంటాయి మనం రాసే తెలుగులో పదజాలం వ్యాకరణం ఎక్కువగా ఉంటాయి మనం మాట్లాడే మాట్లాడే తెలుగు భాషలో ఎలాంటి పదజాలం వ్యాకరణం కానీ ఏం ఉండదు తెలుగు రాష్ట్రాలలో